పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర చదివే సమయంలో నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను ఎందుకంటే ఆయన జాతి కోసం చేసిన త్యాగాన్ని అప్పట్లో తెలుగు జాతి కూడా గుర్తించలేదు ఆయన మరణం చాలా విషాదకరంగా చాలా ఇబ్బందికరంగా చాలా దైయనీయమైన పరిస్థితుల్లో ఉంది చివరికి ఘంటసాల గారు కొందరు మహనీయులు చెన్నై చేరుకోవడంతో ఆయన మరణానికి కాస్త సార్ధకత చేకూరింది ఆయన జాతి కోసం చేసిన ఉద్యమాన్ని పోరాటాన్ని కూడా జాతి గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం అటువంటి మహనీయునికి అలాంటి మరణం సంభవించడం చాలా దురదృష్టకరమైన విషయం ఆ పుస్తకం చదివే సమయంలో నేను కూడా భావోద్వేగానికి గురయ్యాను అంత త్యాగానికి జాతి ఇచ్చిన గుర్తింపు అదేనా అని అనుకున్నాను దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జాతి కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించుకోవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అలాంటి పుస్తకాలు కొన్ని చదివి చరిత్రకారుల పుస్తకాల్లో కొన్ని సంఘటనలు చూస్తే వాళ్ళు చేసిన త్యాగాలు మనం మరవలేనివి కానీ నేడు వాటిని జాతి గుర్తించుకోవడంలో విఫలమైందని చెప్పక తప్పదు వాళ్ళు చేసిన త్యాగాలని జాతి ఎల్లప్పుడూ గుర్తించుకోవలసిన అవసరం ఉందని నా భావన పుస్తకాల ద్వారా చాలా విషయాలు మనం గమనించవచ్చు నేడు నేడు ఆ పుస్తకాలకి సమాజం దూరం కావడం దైయనీయమైన పరిస్థితి సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వలన సగటు ప్రజలు పుస్తకానికి దూరమవుతున్నారు పుస్తకానికి ఎప్పుడూ దూరం కాకుండా అందరూ ఉండాలి పుస్తకమే మనకి జ్ఞానోదయం అవుతుందని నేను భావిస్తున్నాను అలా నేను చాలా పుస్తకాలు చదివి ప్రేరణ పొందాను కొన్ని పుస్తకాల ద్వారా కొన్ని నిజాలు కూడా తెలుసుకోగలిగాను ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంకి ప్రాధాన్యత ఇవ్వాలి సెల్ఫోన్లోనూ కంప్యూటర్లోనూ కాకుండా నేరుగా పుస్తకం చదివితే వాటి ద్వారా మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి చరిత్రను మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాం ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని నా ఆలోచన పుస్తకాల ద్వారా నేను చాలా విషయాలు తెసుకోగలిగాను కాబట్టి అదంతా సమాజం తెలుసుకుంటుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ పుస్తకాలని చదవాలని కోరుకుంటున్నాను ఇంత పుస్తకాలగా మాదిరిగా